హలో మొన్న మనము ట్రిప్పుకు వెళ్దాం అనుకున్నాము కదా మాధవి అయితే నేను ఫ్రెండ్స్ తోటి అందరితో మాట్లాడాను అయితే టెంపుల్స్కి ఏదైనా వెళ్ళి అటు నుంచి ఆటే బీచ్ బీచ్కి వెళ్దామని చెప్పింది ఏమంటావు నువ్వు సరే అటు ఫస్ట్ టెంపుల్స్కి ఆలా వన్ వీక్ దాకా టెంపుల్స్కి వెళ్ళి అటునుంచి అటు అరకు బీచ్కి వెళదాము సరే అదే ఆ డేట్స్ ఇలా ఫిక్స్ చెయ్యాలి అన్నది కాషివకా ఏంటది మీరు ఇక్కడ లోకల్ టెంపుల్స్ చూస్తే శివాలయం ఉంది ఆంజనేయ టెంపుల్స్ ఉన్నాయి అదే కాశి వెళ్దామా

శబరిమల మరి అయితే అటుసైడ్ అన్నావు కదా మరి శబరిమల శబరి శబరిమల వెళ్దామా అక్కడ బాగుంటుంది కదా సరే శబరిమల వెళదాం ఇక్కడ ఏమంటే శివరాత్రి కూడా దగ్గరలో ఉంది కదా అటు నుంచి అటు చెన్నై కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది అటు సద్గురూజీ సైడు వెళ్ళ వచ్చు నేను అన్నని అడిగి చెప్తాను బాయ్ సరే బాయ్